చేపలు పట్టడానికి సంబంధించిన కారణాలు ఏమిటి అంటే ఎక్కువగా చేపలు నీటిలో ఉంటాయి నీటిలో ఉన్నప్పుడు అనేక రకాలుగా బ్యా బాక్టీరియా అది ఒకటి ఉంటుంది పరిస్ మొత్తం పరిశ్రమల వల్ల వా నీరు ఎక్కువగా కాలుష్యం అవుతూ ఉంటుంది కాలుష్యం ఇంక నీళ్ళల్లో మరియు గాలిలో కానీ ఎక్కువగా కాలుష్యం కావడం జరుగుతుంది చేపలు చనిపోవడం జరుగుతుంటాయి చేపలు మరియు ఎక్కువగా జనాలు తీసుకెళ్ళి తింటా ఉంటారు వీటి ద్వారా ప్రజలకు ఇంకా హాని జరుగుతూ ఉంటుంది కాబట్టీ ఎక్కువగా మళ్ళీ చేపలు పట్టడానికి మనం వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ పరిశ్రమల నుంచి వచ్చే నీటిని ఎక్కువగా నదులల్లో స గ వాటర్లలో ఎక్కువ పంపిస్తూ ఉంటారు అప్పుడు నీటి కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మళ్ళీ నీళ్ళ కాలుష్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పరిశ్రమలు నుంచి వచ్చే మరియు గాలి గాలి కాలుష్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఆ పొగవల్ల మరి ఎక్కువగా చేపలను పట్టుకొని తిన తింటూ ఉంటారు వారు తినడంలో ఎక్కువగా మన ఎక్కువగా తినేటప్పుడు ఇంకా కాలుష్యంతో ఉన్నా చేప క్క పొట్టను మనం తింటూ ఉంటాం కాబట్టి మనకింక కాలుష్యం అనేక రకాల రోగాలు వచ్చే స సమయం ఇట్లా ఉంటుంది దానివల్ల మనకెక్కువ హానికరం జరుగుతూ ఉంటుంది అందుకే చేపలు పట్టి వేరే కాలుష్యం లేని నదులల్లో కనుక వేసి ఉంచాలని కోరుకుంటున్నాను